మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు కొనసాగించే కొన్ని సాదర సాధారణ వృత్తులు ఉపాధ్యాయులు ఏవి ఏ వృత్తులు జిల్లా ఆర్థికవ్యవస్థకు జీవనశైలిగా మీ ఏ విధంగా దోహదపడుతాయి వృత్తులు ఉపాధ్యాయులు ఆర్థికసహాకారం జీవనశైలి ఇంత సేల్స్ మేనేజర్ కూరగాయలు పళ్ళ దుకాణం ట్రాఫిక్ పోలీస్ మహబూబ్నగర్ జిల్లాలో చాలా రకాల ప్రజలు నివసిస్తారు వృత్తులు చాలా రకాల వృత్తులు కూడా ఉంటాయి వాళ్ళు అక్కడ చేనేత చేనేత వేస్తారు అలాగే ఏ ఉపాధ్యాయులు కూడా ఉంటారు ఎక్కడో వచ్చి అక్కడ వాళ్ళ ఉ ఉపాధి కోసం ఉపాఢి కోసం ఉంటారు వేరే జిల్లాలో నుంచి వచ్చి కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారు వేరే వృత్తులు అలాగే కుండలు చేసేవారు ఇంకా వేరే వేరే షాప్లో పని చేసే వాళ్ళు కూడా ఉంటారు అయినాకా మేనేజర్స్ సైట్లో బ్యాంక్ మేనేజర్ ఇంకా వేరే వేరే వేరే వేరే దానికి మేనేజర్లు కూడా ఉంటారు కూరగాయలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు అక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల నుంచి కూరగాయలు తీసుకు వచ్చి కూరగాయలు వ్యాపారం చేస్తారు అలాగే పళ్ళ దుకాణం కూడా చేస్తారు అందులో ట్రాఫిక్ పోలీస్ మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల ట్రాఫిక్ పోలీస్ మేజర్ పాత్ర వహిస్తుంది ఎందుకంటే ఏ యాక్సిడెంట్ కాకుండా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు డే అండ్ నైట్ పని చేస్తారు కాబట్టి లైక్ సేల్స్ మ్యానేజర్స్ కూడా ఉంటారు ఆన్లైన్ డెలివరీ కానీ ఆఫ్లైన్ డెలివరీ కూడా మహబూబ్నగర్లో అవైలబుల్గా ఉంటుంది మనకు ఇప్పుడు చాలా డెవలప్ అయింది మహబూబ్నగర్ ఆన్ ఆర్థిక సహకారం జీవనశైలి అనేది చాలా బాగా ఉంటుంది అలాగే చాలామంది కొనసాగిస్తారు మహబూబ్నగర్ జిల్లాలో